ఏం ఏం కావాలి సార్ మీకు ఉన్నాయి సార్ వివో ఉంది రెడ్మీ ఉంది ఒప్పో ఉంది మోటో ఉంది రియల్మీ ఉంది

ఇంకా మంచిగుందండి ఏం కావాలి మీకు అంటే మీరు ఫలానాది ఏమైనా అనుకున్నారా పోకో స్టాక్ అయిపోయిందండి ఒక వన్ మంత్ పడుతుంది ఉంటారా అప్పుడు దాకా ఎంత రేట్లో కావాలనుకుంటున్నారు అంత రేట్లో అది రాదు కదండీ టెన్ థౌజండ్ నుంచి ట్వెంటీ థౌజండ్ ఆ లోపు అది ట్వెంటీ ఫైవ్ అవుతుందండి పర్వలేదా అండి ఇంకా ఏమైనా ఫోన్స్ ఏమైనా చూడక పోయారా అవి కాకుండా రియల్మీ బాగానే ఉంటుంది కదా అండి ఇప్పుడు రియల్మీ బాగానే ఉంటుంది కదా అండి ఇప్పుడు తీసుకుంటారా సార్ మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు ఫోటోలు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారా మామూలుగా తీసుకుంటారా సార్ డౌన్ పేమెంట్ అయితే ఐదు వేల రూపాయలు కట్టాలి సార్

అవన్నీ తీసుకొని ఎప్పుడొస్తారు రేపు మార్నింగ్ వస్తారా ఈ ఇప్పుడే వస్తారా సార్ ఈ పూటే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్